ఏవండి మీరు టాక్సీ ఏజెన్సీ ఏనా అండి ఆ నేను ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి అండి మీరు లేట్ అవుతుంది అంటున్నారు కదా నేను ఇక్కడ ఆన్ ద వే లో ఏదైన ఆటో గాని క్యాబ్ కానీ వస్తే వాటి మీద వెళ్ళిపోతాను మీరు ఇప్పుడు బుక్ చేసిన టాక్సీ క్యాన్సిల్ చెయ్యాలి అనుకుంటున్నాను అండి అవునండి మీరు పది నిమిషాలు లేట్ అవుతుంది నాకు అంత టైం లేదండి నేను వెంటనే ఇప్పుడు వెళ్ళాలి అవునండి నేను వె ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతాను అండి మీరు రావడానికి ఆలస్యం అవుతుంది కదా అండి అందుకనే క్యాన్సిల్ చేసేయండి మనీ వాలెట్ లో పెట్టేయండి ఆ సరే అండి థ్యాంక్యూ అండి